ఏవండి వంశీ గారు ఏం చేస్తున్నారు అదెంటండీ ఈ మధ్య కనిపించట్లేదేంటీ

మీకు ఉన్న లావుకీ వాకింగ్ చేస్తే తగ్గిపోతారా ఏంటి అండి ఇదిగో మా ఆయన నేను కూడా అవును అవునులేండి మీరు చెప్పింది కూడా నిజమే అనుకోండి ఇదిగో మాకు మా ఆయనకి కూడా అదే ప్రాబ్లెమ్ అండీ బాబు ఈ లావు తగ్గించుకోవడానికి ఈ స్ట్రెస్లు తగ్గించుకోవడానికి మనకి ఏదైనా సెంటర్ ఉంటుందా అంటే మా ఆయనకి తెలిసినవాళ్ళు చెప్పారట అండి విజయవాడ దగ్గర మంతెన ఆశ్రమం ఉంది మనకి అది ప్రకృతి అదేనండీ అది ప్రకృతికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తారట అండీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళి ఒక పన్నెండు కేజీలు తగ్గిపోయి వచ్చాడండి మంచిగా స్పిరిచువల్గా కూడా వాళ్ళు చాలా బలపడ్డారన్నమాట అవునండీ పొద్దున నుంచి సాయంత్రం వరక అంటా అండీ యోగ క్లాస్లని స్ట్రెస్ రిలీఫ్లని ఇంకా చాలా ఉంటాయట అండి మంతెన గారు మనకి స్పీచెస్ కూడా ఇస్తూ ఉంటారట అండి వాటిల్లోనే మనం చాలా రిలాక్స్ అయితే అవుతాము అండి అందుకే అండీ మరి మేము అన్నీ అయితే కనుగొన్నాము ఇది ముప్పై వేల రూపాయల ప్యాకేజీ అది ఉంటుందట అండి ఒక పదిహేను రోజులకి ఉంటుందట ముప్పై రోజులకి ఉంటుందట మరి మనం దేనిని బట్టి వెళితే మంచిది మనకి అన్నది అంటే డబ్బులు కూడా చూసుకోవాలి కదా అందుకని మేమైతే పదిహేను రోజులకి ఫిక్స్ అయ్యాము అండి మరి మీరు వస్తారంటే ఇప్పుడు మనం అంటూ కొంత మందిని తీసుకెళ్ళాము అనుకోండి మనకి కూడా డిస్కౌంట్ ఇస్తారట వెళదాము అంటే మరి మీరు నాకు చెప్తే ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారట అండి ఆయన ఆశ్రమంలో మనం ఒకసారి వెళ్ళి విజయవాడ కనిపించి వద్దాము సరే అండి అయితే అప్పుడు మీకు చెప్తాము మరి అయితే మీరు రెడీగా ఉండండి అయితే సరే వెళ్ళి వాకింగ్ చేసుకోండి సరే